హలో హలో గుడ్ ఈవెనింగ్ మేడం మేడం మీ పాప ఫస్టు యూనిట్ టెస్ట్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయండి ఎల్కేజీ సబ్జెక్ట్లో బాగా తక్కువ వచ్చాయి మరీ చదవట్లేదా ఫస్ట్ యూనిట్ టెస్ట్లో మరి బాగా తక్కువ వచ్చాయి మేడం ప్రిపరేషన్ కొంచెం చేయించండి అవునండి కొంచెం ప్రిపరేషన్ బాగా ఇంటికాడ అస్సలు రాస్తలేనట్టు ఉంది రాయట్లే ఎం రాయట్లేదు కొంచెం అదే కానీ మీరు ఇంట్లో కూడా కొంచెం చెప్పి అంటే చెప్పండి ప్రాక్టీస్ చేయించండి నంబర్స్ సరిగ్గా రాయలేదు నంబర్సు దాన్నివల్ల మిస్టేక్స్ చేస్తూ ఉంది స్కూల్లో బాగానే చదువుతుంది కాని ఇంట్లో కూడా కొంచెం ప్రాక్టీస్ చేయించండి యూనిట్ టెస్ట్లో కొంచెం తక్కువ వస్తున్నాయి ట్యూషన్కి వెళ్తుందా మేడం మీ పాప కొంచెం అవి పెట్టి నెక్స్ట్ టైమ్ బాగా స్కోర్ వచ్చే విధంగా చెప్పండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ మ్యామ్